హలో హలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బిర్యానీ సెంటర్లు ఎక్కడెక్కడ బాగుంటాయండి

దమ్ బిర్యానీ కావాలండి ఎంత అవుతుంది ఐదుగురికి ఎంత అవుతుందండి

ఇంకెక్కడైనా బాగుంటాయంటారా ఇంకా ప్లేస్ చెప్పండి రావులపాలెం రావులపాలెంలో ఉందాండి

అది ఎంత పడుతుందండి అది మా ఫ్యామిలీ అంతా ఒ ఒక రౌండ్ వెయ్యాలనుకుంటున్నాం సరే అండి